నాకు ఏంటంటే మా మాములుగా ఏంటంటే నాకు సమయం ఇంత సమయం అని చెప్పి నేనేం పెట్టుకోను నా నార్మల్గా ఏంటంటే మోస్ట్లీ ఒక బుక్కుకి ఒక వన్ అవర్ పడుతుందేమో అంతే మనం గట్టిగా అంటే కొంచం అర్థం చేస్కొని చదవాలంటే ఒక టు అవర్స్ పడుతుంది నార్మల్గా చదువుకుంటే వెళ్ళిపోవాలంటే వన్ అవర్ పడుతుంది మనం అర్థం చేస్కొని చదువుతాం కాబట్టి టు అవర్స్ పడుతుందది అలాగే ఏంటంటే నేను ఇన్ని గంటలు చదవాలనైతే ఏమనుకోను నేను ఎంత నాకు చదవాలనిపించినంత సేపు చదువుతాను తర్వాత పక్కన పెట్టి నేను నా వర్క్ చేస్కుంటాను అలాగే నేను వారానికిన్ని నెలకిన్ని అనని పెట్టుకోకుండా నేను నాకు కుదిరిన వీలు వీలు కుదిరిన టైంలో నేను ఖాళీగా ఉన్న టైంలో నే నాకు కొంచం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి నేను బుక్స్ అనేది చదువుతూ ఉంటాను అలాగే నేను చదువుకునేటప్పుడు ఇంత టైం పెట్టుకొని ఎంత టైం చదువుకోవాలనేది చూస్కొని ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాననుకోండి నైట్ ఒక టెన్ టు లెవెన్ వరకు చదివేసి నాకు నిద్ర వస్తుందంటే పడుకుంటాను వెళ్ళి అంతేకానీ ఇదే పనిగా నెలకిన్ని కంప్లీట్ చేసేయాలి వారానికిన్ని కంప్లీట్ చేయాలని అయితే నాకు లేదు నాకు బుక్ చదవడం ఇష్టం కానీ దానికి ఎడిక్ట్ అయిపోవడం అంత ఇష్టం లేదు అలాగే నా వర్క్ కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి నా నేను నేను పీస్ఫుల్గా ఉన్న టైంలో నేను చదువుకొని తర్వాత నా వర్క్లో నేనెళ్ళిపోతాను